మధ్యాహ్న భోజనానికి మేము సాధారణంగా ఏం వంటకాలు వండుకుంటాం అంటే ఉడికించిన అన్నం సాంబారు పులుసు చట్నీ పచ్చళ్ళు ఇలాంటివి అనమాట పులుసుకు మేము సాధారణంగా కోడి చేపలు లేదా మాంసాన్ని ఉపయోగిస్తాము సాంబారుకు మేము టమోటాలు ఉల్లిపాయలు వేరుశనగలు మసాల దినుసులను ఉపయోగిస్తాము చట్నీలకు మేము కొత్తిమీర మిరపకాయలు టమోటాలు వేరుశనగలు మసాల దినుసులను ఉపయోగిస్తాము పచ్చళ్ళకు మేము క్యారెట్లు బంగాళదుంపలు ఉల్లిపాయలు మరియు ఇతర కూరగాయలను ఉపయోగిస్తాము రాత్రి భోజనానికి మేము సాధారణంగా ఏం వంటకాలను వండుకుంటాము అంటే రోటీలు పూరీలు ఇడ్లీలు దోసలు ఇలాంటివి చేసుకుంటాము వంటకాలకు మేము సాధారణంగా కోడి చేపలు లేదా మాంసాన్ని ఉపయోగిస్తాము రోటీలకు మేము గోధుమపిండిని ఉపయోగిస్తాము పూరీలకు మేము బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇతర కూరగాయలను ఉపయోగిస్తాము ఇడ్లీలు మరియు దోసలకు మేము బియ్యం పిండిని ఉపయోగిస్తాము మేము ఈ వంటకాలను తయారుచేయడానికి మేం మా గ్రామంలోని స్వచ్ఛమైన పదార్థాలను ఉపయోగిస్తాము మేము మా కుటుంబం యొక్క ఆరోగ్యంపై చాలా శ్రద్ధ వహిస్తాము మేము కొన్ని సార్లు మా ఇంట్లో సాంప్రదాయక తెలుగు వంటకాలను కూడా వండుకుంటాము వీటిలో కొన్ని పెసర కూర పచ్చిమిర్చి సాంబారు వెల్లుల్లి పచ్చళ్ళు బెండకాయ పచ్చళ్ళు కందిపప్పు రసం మటన్ కూర ఫిష్ ఫ్రై బిర్యానీ ఇలా చాలా రకాలను చేసుకుంటాము ఈ వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి మరియు మా కుటుంబానికి కూడా చాలా ఇష్టం మేము ఈ వంటకాలను తయారు చేయడానికి చాలా సమయం మరియు కృషి చేస్తాము మేము మా కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం మా వంటకాలను ఉపయోగించాలని కోరుకుంటాము